ఈ మోకాళ్ళ నొప్పిని బాగుచేయుము ఈ చేతుల నొప్పిని నా ఒంట్లో ఉండే నొప్పులు అంతా బాగా బాగా అవ్వాలని నేను పసర్లు అంతా పూస్తూ ఉన్నాను ఏ పసర్లో ఏ ఆకు పసరు ఏ ఏది కానీ నాకు పూసినప్పుడే బాగుంటుంది మళ్ళీ వస్తూనే ఉంటుంది నేను ఏమి చేయగలను నేనేమి చేసేది అని బాధపడుతూ ఉన్నాను నా బాధ ఎందుకు చెప్తావో బాధపడి మూడవ రోజే నేను హాస్పిటల్కి పోతాను అక్కడ పోతే ఇంజక్షన్ వేస్తారు మాత్రం ఇస్తారు అది ఓ రెండు రోజులు ఉంటుంది మళ్ళీ వస్తూనే ఉంటుంది మళ్ళీ వస్తే ఇదేమో మనకు ఎందుకు ఈ బాధలు అనుకుంటూ ఉన్నాను ఉన్నాను మళ్ళీ ఊళ్లో ఉండే వాళ్ళు ఈ నొప్పులకు నేను పసరు ఆకు తెచ్చి నేను పూస్తాను అని చెప్పి పోయి ఆకు తెచ్చి పసరు పిండి దాన్ని పూశారు పూసినారే కాని అది అప్పుడు పూసినాక బాగుంటుంది మళ్లీ మూడు రోజులకి అంతా మళ్లీ వస్తూనే ఉంటుంది మళ్ళీ నేను ఏమి చేసేది ఇంకనూ నేను ఏం సేసేదని నేనే బాధపడుకుంటున్నాను బాధపడుతాను అయితే నేను ఉన్నంతవరకు ఈ బాధలేనా బాధలే వస్తా ఉంటాయి కాళ్లు నొప్పులు మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు ఈ ఒళ్ళు నొప్పులు ఇదంతా ఈ నొప్పులనే పోవాల నేను అని బాధపడుతూ ఉన్నాను ఈ ఈ పసర్లో నాకు బాగా అయిపోగానే నేను నిజంగా నమ్ముకొని ఉన్నాను ఈ పసరు పూసుకుంటా ఉండాను ఈ పసరు ఎప్పుడు బాగవుతుందో నాకు తెలియలేదు ఏ పసరు పుయ్యాల ఏ ఆకు తీసుకురావాలా ఏదని నాకు తెలియలేదు ఊళ్లో ఉండేవాళ్లు ఎవరో వచ్చి ఒకరు వచ్చి తీసుకొచ్చి పూస్తారు అది పూసినాక పర్వాలేదుగా బాగుంది అని అనుకుంటుండాను మళ్లీ వస్తున్నాది మళ్ళీ వచ్చినాక ఏం చేసేది నేను కష్టపడి నడుస్తూ ఉన్నాను బాధపడుతూ ఉన్నాను నా బాధలు చెప్పలేని బాధలు నా ఒంట్లో నాకు ఎంత కష్టమో ఎంతో ఆపదలు ఎంతో ఇబ్బందులు ఎంత ఇరుకులు ఇదంతా ఇదంతా లేకుండా లేకుండా పోవాల అవునయ్యా నీవే నా బాధలను తీసేయుము నీవే నన్ను నీవు మా ఊరు ఇందులో ఎవరెవరు ఏమేమి చేస్తారో అదంతా చేసుకుంటూ ఉన్నాను చేస్తే నాకు బాగా అవుతుందని అందరూ చెప్తారు అయితే నేను అలానే చేసుకుంటూనే ఉన్నాను చేసుకుని చేసుకున్నాక మళ్ళీ బాగవుతుంది మళ్ళీ వస్తుంది బాగవుతుంది మళ్ళీ వస్తుంది మనం వయిసు అయిపోయినామే ఇంక నీ ఇట్టనే వచ్చును ఇంకనూ మనం ఏమి చేసేది మనం ఏమి చేసినా నొప్పి పసరు పూసిన పోలేదు కోడిగుడ్డు తెచ్చి దాంట్లో కలిపి పూసిన పోలా ఇంజక్షన్ వేసినా పోలేదు మాత్రలు తిన్న టాబ్లెట్ మాతర్లు తిన్నా పోలేదు నేను ఇంకా ఏమి చేసేది నాకే తెలీలేదు నేను ఏమి చేయగలను బాధల్లోనే నేను బాధల్లోనే పడుతున్నాను ఆ బాధ నాకు ఉంటుంది ఆ బాధలు ఎప్పుడు తీరుతుందో నాకే తెలీలేదు నేను ఎట్టా నేను ఏమి చెయ్యాలి నేను ఎలా చెయ్యాలి ఈ నొప్పులు అంతా పోవాలి ఈ నొప్పులు పోకుండా ఎన్నెన్నో బాధపడుతున్నాను కాలు బాధలు కాలు బాధలు సామి నడుము నొప్పి ఇదంతా బాగవ్వాలని పసరు పూసినాను పూసినాక పసరులో శక్తి ఉందే కానీ రెండు రోజులే మళ్ళీ వస్తనే ఉంటుంది మూడో రోజు సరే మామూలుగా వస్తా వస్తాది మనం ఏమి చేసేది అని చెప్పి నాలుగు రోజులు అట్నే కుంటుకుంటా పడుకుంటా ఉంటాను మళ్లీ తీసుకొచ్చి ఆ ఆ పసరుని పిండి మళ్లీ పూస్తాను మళ్లీ పూసినాక మళ్ళీ పూస్తే ఓ రెండు మూడు రోజులు అయినా బాగుండాల ఉండాల అని చెప్పి పూసుకుంటాను అయితే పూసుకున్నాక బాగు అవుతుంది బాగా అయినాక సుమారుగా ఉంది అని చెప్పి మూడు రోజులు నాలుగు రోజులు అట్లా ఉంటుంది కానీ మళ్ళీ మెల్లగా మళ్లీ వస్తుంది మళ్లీ హాస్పిటల్ కన్నా పోదాము ఇంజక్షన్ అన్న వేసుకుందాము ఇట్టా మాత్రలు అన్న తీసుకొద్దాము అని పోతే అక్కడ పోయి ఇంజక్షన్ వేస్తారు మాత్రలు ఇస్తారు వేసినాక రెండు రోజులు బాగానే ఉంటుంది మళ్లీ వస్తుంది ఆ నొప్పి మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చినాక ఇంక నువ్వు మనం ఇట్నే పోవాలి అని చెప్పా అనుకుంటా బాధలు పడుతూ నిండా అవస్థలు పడుతూ ఎంతో బాధలు ఎంతో అవస్థ ఎంత ఎంత కష్టమో ఎంత ఇదో అంతయు నేను సమకూర్చుకుంటూ ఉండాను